నా పేరు ఐ మానసాదేవి నేను ఈరోజు మధ్యాహ్నం చాలా ఆకలిగా ఉండటంతో స్విగ్గీ నుండి భోజనం తెప్పించుకోవటం జరిగింది ఆ భోజనం తెరిచి చూస్తే నాకు చాలా కోపం వచ్చింది అసలే నేను చాలా ఆకలితో ఉన్నాను భోజనం దగ్గర కూర్చుని తినే సమయానికి భోజనం సంచిలో సాంబార్ మొత్తం ఒలికిపోయి అన్నం మొత్తం పాడైంది కూర విషయానికి వస్తే మొత్తం నూనెతో నిండి ఉంది ఇలాంటి భోజనం ఎవరు తినటానికి తయారు చేస్తున్నారు మనుషులు ఎవరైనా తినగలరా అన్నంలో తల వెంట్రుకలు పడి ఉన్నాయి ఇంత బాధ్యతారహితంగా మీరు వ్యాపారం ఎలా కొనసాగిస్తున్నారు నాకు మీతో మాట్లాడాలని అస్సలు లేదు దయచేసి మీ భోజనం ఆర్డర్ను మీరు తిరిగి తీసుకువెళ్ళిపోండి నేను మీకు ఎటువంటి డబ్బును ఇవ్వదలుచుకోలేదు అంతేకాదు నాకు తెలిసిన ఇంకెవరిని మీ స్విగ్గీ నుండి తిను పదార్థాలను తీసుకోనివ్వను